హలో బీమా కవరేజీ సమస్తనేనా అండి ఎమర్జెన్సీ నాకొచ్చేసి ఒక కాళ్ళకి కొంచెం బ్లడ్ సర్కులేషన్ జరగట్లేదండి ఇంకా దాని వల్ల ఎట్లా బోన్సు కొంచెం ప్రాబ్లం ఉంది ఈ కవరేజీ అంటే ఈ సంస్థలో ఈ కవరేజీ ఉందా లేదా అంటే ఏ సెక్షన్ కవరేజీ వర్తిస్తుంది మాకు కొంచెం వివరించగలరా సర్ ఓకే అండి మేమది మేమా సెక్షన్లకు హాజరు కావాలనుకుంటున్నాము ఏఏ కవరేజు మాకు వర్తిస్తుందో ఒకసారి చెప్పరా సర్